ఫ్లాష్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడ అయినా వెలుతురు సరిగా లేని ప్రదేశంలో ఫోటో తీయాలి అనుకున్నప్పుడు ఫ్లాష్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది ఆ ఫ్లాష్ మనం ఆన్ చేయగానే సరిగా వెలుతురు లేని ప్రాంతంలో మనం ఫోటో తీసేటప్పుడు ఆ ఫ్లాష్ అనేది వెలిగినప్పుడు లైటు వచ్చి మనకు ఆ ఫోటో అనేది చాలా బాగా వస్తుంది అలాగే దాన్ని ఎలా ఉపయోగిస్తాం అంటే చీకటిలో ఫోటో తీయడానికి ఉపయోగిస్తు ఉంటాం అలాగే అస్పష్టమైన ఫోటోలను నివారించడానికి కెమెరాని ఎలా స్థిరంగా ఉంచుతాం అంటే కెమెరాకి ఒక స్టాండ్ అనేది ఉంటుంది ఆ స్టాండ్కి మనం సరిగా ఫిట్ చేసి ఆ స్టాండ్లో కెమెరాని కనుక మనం ఫిట్ చేయగలిగితే మనకు అస్పష్టమైన ఫోటోలు తీయకుండా ఉండడానికి సహాయపడుతుంది అలాగే జూమ్ అంటే ఏంటంటే మనము దూరంగా ఏదైనా ఫోటో తీయాలి అనుకున్నప్పుడు అది మనకు సరిగా కనిపించదు చాలా చిన్నగా కనిపిస్తు ఉంటుంది అది మనకు క్లియర్గా కనిపించాలి అంటే మన స్క్రీన్ని మన చేతి వేళ్లతో ఇలా జరపడం వల్ల జూమ్ అవుతుంది జూమ్ అయినప్పుడు దూరంగా ఉండే ఫోటో దూరంగా ఉండే వస్తువు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలాగ జూమ్ను కూడా మనము ఉపయోగించవచ్చు మరియు ఫోటో ప్రకాశవంతంగా రావడానికి మనము ఏమి చేయాలి అంటే మన ఫోన్లో బ్రైట్నెస్ అనేది ఒకటి ఉంటుంది ఆ బ్రైట్నెస్ని మనం పెంచుకోగలిగితే ఫోటో యొక్క ప్రకాశాన్ని మనము సర్దగలం సర్దగలుగుతాం అలాగే మనకు కెమెరాలో అనేక రకాలైన ఫిల్టర్స్ అనేవి ఇన్బిల్డ్ చేసి ఉంటారు ఆ ఫిల్టర్స్ని యూస్ చేసి కూడా మనము ఫోటో యొక్క ప్రకాశాన్ని సర్దగలుగుతాము